నేను దగ్గరలోని పట్టణానికి వెళ్ళడానికి ఒక ట్యాక్సీని ముందుగా బుక్ చేసుకున్నాను రవాణా ఏజెన్సీతో మాట్లాడుకుని ప్రయాణానికి ఎంత రుసుము చెల్లించాలో ముందుగానే నిర్ణయించుకున్నాను అయితే ప్రయాణం పూర్తయిన తర్వాత డ్రైవర్ నన్ను ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు ఇది నేను ముందుగా మాట్లాడుకున్న రుసుము కంటే చాలా ఎక్కువ ఇలాంటి పరిస్థితులో నేను రవాణా ఏజెన్సీకి ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను డ్రైవర్ నన్ను ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడని నేను ముందుగా మాట్లాడుకున్న రుసుము రుసుమునే చెల్లిస్తానని వారికి తెలియజేస్తాను ఏజెన్సీ ఈ విషయాన్ని పరిశీలించి నాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను ఒకవేళ ఏ ఏజెన్సీ స్పందించకపోతే నేను నేరుగా డ్రైవర్కి చెల్లించనని చెబుతాను నేను ముందుగా మాట్లాడుకున్న రుసుమునే చెల్లిస్తానని అంతకంటే ఎక్కువ ఒక్క రూపాయి కూడా చెల్లించనని స్పష్టంగా చెప్తాను ఇలాంటి పరిస్థితుల్లో నా హక్కుల కోసం పోరాడటం చాలా ముఖ్యం